అవునండి మాది ఎక్స్ వై జెడ్ రిసార్ట్స్ చెప్పండి వన్ మినిట్ మ్యామ్ లెట్ మీ చెక్ ఉన్నాయండి ఫోర్ రూమ్స్ అవైలబుల్గా ఉన్నాయి ఒక టూ రేము ఏసీ రూమ్స్ టూ నాన్ ఏసీ రూమ్స్ అండి ఓకే మ్యామ్ ఏసీ అయితేనండి ఏసీ అయితే టూ థౌజండ్ అండి పర్ రూమ్ నాన్ ఏసీ అయితే థౌసండ్ రూపీసే మీకు ఎన్ని డేస్ కావాలండి వన్ వీక్ రా ఓకే ఉంటుంది అవైలబిలిటీ మీరు ఎప్పటి నుంచి ఎప్పటివరకు కావాలండి మీకు మండే టు సాాటర్డే ఓకే వన్ వీక్ కావాలా మీకు ఓకే ఎప్పుడు ఎప్పుడు వస్తారండి ఓకే ఓకే అండి నేను ఇప్పుడు మీరు మీ పేరు మీద టూ రూమ్స్ బుక్ చేస్తాను మీరు మండే దిగ్గానే మీరు డైరెక్ట్గా రిసార్ట్కి వచ్చేసి మీరు చెక్ ఇన్ అయిపోవచ్చు అడ్వాన్స్ హాఫ్ ఆఫ్ ది అమౌంట్ పే చేయండి చెక్ ఇన్ అయ్యేటప్పుడు అండ్ చెక్ అవుట్ అయ్యేటప్పుడు ఒక హాఫ్ అమౌంట్ పే చేయాలి ఓకే అండి రూమ్ ఫిక్స్ అయిపోయింది మీ పేరు మీద బుక్ అయి బుక్ చేస్తాము ఓకే థ్యాంక్ యు అండి